నమస్కారం సార్ అదీ నాకు నేను మా మా నాన్నగారు చెన్నై ట్రాన్స్ఫర్ అయ్యారు సార్ దానికి ఫస్ట్ ఇయర్ సార్ ఫస్ట్ ఇయర్ అదీ నా పేరు శంకర్ సార్ అదీ ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ అడుగుతున్నారు సార్ అక్కడ మా నాన్నగారు వెళ్ళీ చెన్నైలో మాట్లాడారు సార్ ఆ కాలేజ్తో కాలేజ్తో మాట్లాడితే వాళ్ళు సర్టిఫికేట్ పట్టుకుని రమ్మన్నారు సార్ మీ దగ్గర నుంచి అవును సార్ అవును సార్ అంటే త్రీ మంత్సే కదా అయ్యింది సార్ స్టార్ట్ అయ్యి అంటే కంటిన్యూ అవ్వాలంటే అక్కడ మీ దగ్గర సర్టిఫికేట్ తీసుకుని రమ్మంటున్నారు వాళ్ళు అదీ మా నాన్నగారు మీతో మాట్లాడమన్నారు మాటాడ అవును సార్ అవును సార్ సెంట్రల్ గవర్నమెంట్లో చేస్తారు అంటే అవును సార్ మరి అవును సార్ ఆ లే లేదు సర్ లేదు సర్ అందరూ వచ్చేస్త్నారు సార్ అక్కడికి మొత్తం మేము మా అమ్మమ్మగారు ఉండే వారు సార్ వాళ్ళు మా అమ్మమ్మగారు వాళ్ళని కూడా తీసుకుపోతున్నాము సార్ అక్కడికి అవును సార్ అవును సార్ మాది జాయింట్ ఫ్యామిలీ సార్ మొత్తం జాయింట్ ఫ్యామిలీ అంతా అక్కడికి వెళ్ళిపోతున్నాం సార్ అంటే మా నా మా నాన్నగారు కూడా చాలా ప్రయత్నం చేసారు సార్ అంటే నా చదువు అయిపోయేదాకా ఇక్కడే ఉందామని అనుకున్నారు సార్ కాకపోతే అది మన మన చేతిలో లేదు కదా సార్ సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి మనం అదీ ఏం చెయ్యలేం సార్ అంటే కాయితాలు గట్రా పెట్టారు సార్ ఉండటానికి చాలా ప్రయత్నించారు కానీ అవలేదు సార్ ఇంకది అంటే ఇంక సరే

అదే సార్ అదే సార్ అదే నాన్నగారు ఈ పనిమీద ట్రాన్స్ఫర్ పనిమీద తిరుగుతున్నారు సార్ అది కొన్ని రెండు రోజులు పడుతుంది సార్ అంటే ఈ లోపల ఆ అంటే ఈ లోపల నన్ను ఈ ఫార్మాలిటీస్ ఏమైనా పూర్తి చేసుకోమన్నారు సార్ లాస్ట్న వచ్చి తీసుకుని వెళ్తా అన్నారు సార్

ఓకే సార్ అయితే మా అమ్మగారు ఇంటి దగ్గర ఉంటారు ఆవిడని తీసుకు వస్తా సార్ రేపు ఇవి ఈ లోపల మనకి ఆహా ఆ అదే సార్ ఆ లేదు లేదు సార్ సార్ మాట్లాడే మీరు మాట్లాడే మాట్లాడారు కదా సార్ అదీ అది ఒకటి ఫార్మాలిటీసు గట్రా ఏమైనా మనకి ఈది కాయితాలు గట్రా కంప్లీట్ చెయ్యలి కదా సార్ అది ఏమైనా చెప్తారా సార్ ప్రోసెస్ ప్రొసీజరు అలాగే సార్ అదే సార్ అదే సార్ అలాగే అలాగే సార్ అలాగే అలాగే సార్ అలాగే సార్ అలాగే సార్ మీరు చెప్పినట్టే మీరు చెప్పినట్టే చేస్తాను సారు మీకు సోమవారం వచ్చి కనపడతాను సార్ నేను అలాగే సార్ ఆ సరే సార్ అయితే ఉంటాను సార్ ఆ సరే సార్ ఉంటాను సార్